మా ప్రాంతమైన గుంటూరులో పోలీసులు ప్రమాదాలను ఎంతగానో నియంత్రిస్తున్నారు అందుకు రక్షణశాఖకు నా కృతజ్ఞతలు అయితే గుంటూరు శివారులలో ఉన్న వీధుల్లో అల్లరి మూకలు యువత కొంతమంది ఏకమై రేసింగ్ జరిపి అటువైపు నుంచి వెళ్తున్నా వాహనదారులను ఎంతగానో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుచేత పోలీసులు వారిని నియంత్రించి ఇంకా నేరాలను నియంత్రించాల్సి ఉంది